మేము టూ డేస్ నుంచి అడ్మిట్ అయ్యి వచ్చాము కదా రిపోర్ట్స్ వచ్చాయా అవునండీ రిపోర్ట్స్ వచ్చాయా

కొంచెం బాగానే ఉందండీ కొంచెం వీక్ ఉంది కానీ కొంచం పర్వాలేదు మొన్నటి కన్నా ఇప్పటికి ప్లేట్లెట్స్ ఏమైనా పెరిగాయా

ఓకే

ఓకే అండీ ఇప్పుడైతే ఏమి ప్రాబ్లెమ్ లేదు కదా

మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు చెకప్కి వెన్స్డే

ఓకే మేడం ఓకే మేము టూ డేస్ తరువాత వస్తామండి